హలో ఎవరు చెప్పండి

అయితే డూప్లెక్స్కి అయితే క్రిందన ఒక డైనింగ్ హాల్ అండి ఒక బెడ్ రూమ్ ఒక కిచెన్ వస్తుంది పైన రెండు బెడ్రూమ్లు ఇచ్చేసి బయట ఓపెన్ పెట్టి ఇచ్చేద్దాము అండి టాయిలెట్స్ అవన్నీ వస్తాయి అండి మీకు క్రిందన ఒక టాయ్లెట్ వస్తుంది పైన ఇంకో ఒక టాయ్లెట్ వస్తుంది ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క టాయ్లెట్ ఇక మనకి ఇప్పుడు మీరు రెండు వందల గజాలు అంటున్నారు అండి రెండు వందల గజాలలో మీరు డూప్లెక్స్ హౌస్ అంటున్నారు కాబట్టి ఆ నూట యాభై గజాల్లో మీకు ఇల్లు అయిపోతుంది మీరు మీరు మీరు ఎలాగో రెండు ఫ్లోర్ వేయాలి అంటున్నారు రెండు ఫ్లోర్లో మూడు త్రీ త్రీ బీహెచ్కే కావాలి అంటున్నారు అలాంటప్పుడు నూట యాభై గజాలకి ఒక మిగతా యాభై గజాలకి మీ మంచిగా ఒక పూల మొక్కలు కూరగాయల మొక్కలు వేసుకోవడానికి కూడా బాగుంటుంది ముందు ప్లేసు వదిలేయవచ్చు ఒక నూట యాభై గజాలు సరిపోతుందండీ నూట యాభై గజాలు సరిపోతుంది మీరు అనుకున్న మీరు అనుకున్న ప్రకారం అయితే క్రిందన ఒక పన్నెండు లక్షలకు అవుతుందండీ సప్లయ్ అంతా మాదే అంతా మాదే అంతా మాదే క్రింద క్రింద క్రిందన ఒక పన్నెండు లక్షలకు అవుతుందండి పైకి వచ్చేసరికి పది లక్షలు అవుతుందండీ మొత్తం ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు మీరు అనుకోవాల్సింది ఇంకా తగ్గించేది ఏమంటే మేము ఉన్న కరెక్ట్ రేట్ చెప్పినాము అండి ఉన్నది ఉన్నట్టు చెప్పేసాను ఇంకా మేము తగ్గించడం అంటే చాలా కష్టం అవుతుంది ఏవండీ మీరు మీరు మాకు ఒక ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు అయితే పని స్టార్ట్ చేస్తే మిగత నాలుగు నెలలు పడుతుంది అండి నాలుగు నెలలు తక్కువలో అయితే ఇవ్వలేము అండి నాలుగు నెలలు నాలుగు నెలలు దాటి అవుతుంది కనండీ నాలుగు నెలల కంటే దాటే కానీ నాలుగు నెలలు లోపల అయితే మేము ఇవ్వలేము అండి ఐదు ఐదు నెలలకు అయిపోతుంది అండి మొత్తం చేసి ఇవ్వగలుగుతాము మీకు ఐదు నెలలు ముందు మా ముందు మీరు అనుకున్న మీరు అనుకున్నప్పుడు ముందు అయితే ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి అండి

ఓకే మీది ఇల్లు ఎక్కడ అండి

ఓకే అండి అక్కడికి వస్తాము లేండి ఓకే రేపు ప్రొద్దున ఎన్ని గంటలకు ఉంటారు అండి ఓకే అండి వస్తాను అండి రేపు ఓకే